హలో హలో చెప్ చెప్పండి డాక్టర్ అనూష అవునమ్మ ఏమైంది అమ్మ ఎప్పటి నుంచి బాలేదు టెస్టులు చేయించుకున్నావా అమ్మ ఇంతక ముందు ఇంతక ముందు టెస్టులు చేయించుకున్నావా హలో ఇంతక ముందు ఆ రండి అమ్మ లొకేషన్ షేర్ చేస్తాను రండి ఇంతకముందు థైరాయిడ్ టెస్ట్ అలా ఏమన్న చేయించుకున్నావా ఓకే రండి అమ్మ నేను లొకేషన్ మీ తెలిసిన వాళ్ళకి పంపుతాను అక్కడికి రండి నేను పంపిస్తాను అమ్మ తొందరగా అంబులెన్స్ పంపిస్తాను అమ్మ రా ఇంతక ముందు నీకు థైరాయిడ్ ఏమన్న ఉందా ఇంతక ముందు మీకు థైరాయిడ్ ఏమన్న ఉందా పీరియడ్స్ మంచిగా వస్తాయా ఎంతమంది అమ్మ ఎంతమంది పిల్లలు అమ్మ నీకు ఇద్దరా ఎంత వయసు ఉంటుంది వాళ్ళకి అవునా ఇంకా వాళ్ళకి పా పాలిస్తుర్రా ఇంకా వాళ్ళకి